నేను నా మొదటి ప్రాడక్ట్ ప్లాస్టిక్ డబ్బాను తీసుకున్నాము ప్లాస్టిక్ డబ్బా అనేది చాలా సులువుగా ఉంటుంది అది నేను దాని వల్ల చాలా లాభం పొందాను దాన్ని నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి సులువుగా తీసుకోని వెళ్ళగలుగుతున్నాను దాన్ని దాని బరువు కూడా అంతేంలేదు దాన్ని ఎక్కడికైనా తేలిగ్గా తీసుకోని వెళ్ళవచ్చు దాంట్లో చాలా అంటే చాలా సామాన్లు కూడా పెట్టుకోవచ్చు ఇంకా దాది మనం ఎక్కడికి ఊరిలో ఎక్కడికి వెళ్ళడానికి అయినా సరే తేలికగా తీసుకోని వెళ్ళవచ్చు దానిమీద మనం మిగిలినవి అంటే బరువు బరువుగా ఉంటుంది కానీ ప్లాస్టిక్ది మాత్రం చాలా సులువుగా ఉంది చాలా అంటే చాలా తెల్లగా కూడా ఉంటుంది దాని మనం ప్లాస్టిక్ది కరిగిపోతుంది అది ఇది అనుకుంటాము కానీ ఇది మాత్రం అలా లేదు కొంచెం ధృడంగానే ఉంది కిందపడినా సరే ఉంటుంది సో అందుకని ఇది కొంచెం డబ్బులు పెట్టుకొని తీసుకోవటం వల్ల చాలా మంచిగానే అయ్యింది దీన్ని ఈజీగానే అందరూ కొనుక్కోవచ్చు చాలా బాగానే ఉంటుంది ఇది మనం ప్లాస్టిక్ అంటే వేడికి కరిగిపోతుంది అని అనుకుంటాము కానీ ఇది ఇలా కాదు కొంచం వేడిని కూడా తట్టుకోగలుగుతుంది ఎంత వేడి వేడి వస్తువులు పెట్టినా అందలో బాగానే ఉంటుంది